నాకు పెంచడానికి ఇష్టమైన మొక్కలు పూలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఏమిటంటే మొక్కలు స్నేక్ ప్లాంట్ చాలా తక్కువ శ్రద్ద అవసరం గాలిని శుద్ధి చేస్తుంది తక్కువ కాంతి పరిస్థితుల్లో బాగా పెరుగుతుంది రెండోదొచ్చేసి జెడ్ జెట్ ప్లాంట్ చాలా తక్కువ శ్రద్దే అవసరం కరువును తట్టుకోగలదు తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది ఫోతోస్ చాలా తక్కువ శ్రద్ద అవసరం నీటిలో కూడా పెరుగుతుంది నాలుగోదొచ్చేసి స్పైడర్ ప్లాంట్ చాలా తక్కువ శ్రద్ద అవసరం గాలిని శుద్ధి చేస్తుంది పిల్ల మొక్కలను ఉత్పత్తి చేస్తుంది అలోవెరా చాలా తక్కువ శ్రద్ద అవసరం ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది పూలు ఆర్చురస్ అందమైన పువ్వులు వివిధ రంగుల్లో లభిస్తాయి కొంచెం శ్రద్ద అవసరం రెండోదొచ్చేసి గర్భేరియన్ డయాసిస్ చెలిమి పువ్వులు వివిధ రంగుల్లో లభిస్తాయి పెంచడానికి సులభం మూడోదొచ్చేసి లిల్లీస్ అందమైన పువ్వు సువాసనతో ఉంటాయి పెంచడానికి కూడా చాలా సులభం గులాబీలు ప్రేమకు చిహ్నం వివిధ రంగుల్లో లభిస్తాయి కొంచెం శ్రద్ద అవసరం నాలుగోదొచ్చేసి సూర్యకాంతి సన్ ఫ్లవర్స్ పెద్ద సంతోషకరమైన పువ్వులు పెంచడానికి సులభం నేను ఈ మొక్కలు పూలని ఇష్టపడ్డానికి కారణాలు ఏంటంటే అవి పెంచడానికి సులభం నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి నాకు చాలా శ్రద్ద అవసరం లేని మొక్కలు పూలు కావాలి అవి అందంగా ఉంటాయి నా ఇంటిని అందంగా అలంకరించడానికి నేను అందమైన మొక్కలను పూలను కోరుకుంటాను అవి గాలిని శుద్ధి చేస్తాయి నా ఇంటి లోపలి గాలిని అనేది మెరుగుపరచడానికి నేను గాలిని శుద్ధి చేసే మొక్కలు పూలను ఔషధాలను కోరుకుంటాను అవి ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి ఔషధ లక్షణాలు కలిగిన ఉన్న మొక్కలు కూడా పూలను పెంచడం నాకు నచ్చుతుంది